ఈ మధ్యలో మేము తెలుగు ఎక్కువగా ఉపయోగిస్తాము తెలుగు భాష అనేది మాతృభాష ఎందుకంటే మేము తెలుగు పీపుల్ కాబట్టి తెలుగు రాష్ట్రంలో ఉంటున్నాం కాబట్టి మేము తెలుగును ఎక్కువగా మాట్లాడుతాము ఈ తెలుగు భాష అనేది మాకు చాలా నచ్చిన భాష మేము ఎక్కువగా వ్యాపారం వాణిజ్యం అనేది తెలుగు భాషలోనే చేస్తాము ఎందుకంటే మా మా తెలుగు వాళ్ళు అన్ని దేశాల్లో ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు మేము వాణిజ్య పరంగా వ్యాపార పరంగా వేరే దేశాలకు కూడా చేస్తాము వేరే రాష్ట్రాలకు కూడా చేస్తాము ఈ తెలుగు భాష అనేది మాకు బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే తెలుగు వాళ్ళు బాగా చదువుకుని వేరే దేశాలకు వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారు వాళ్ళు అక్కడ బిజినెస్లు చేస్తున్నారు ఇక్కడ మా బిజినెస్లు వాళ్ళతోనే మేము కంటిన్యూ చేస్తున్నాం వ్యాపారంలో కూడా మా తెలుగు భాష అనేది బాగా ఉపయోగపడుతుంది వాణిజ్యపరంగా కూడా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మా తెలుగు ప్రజలు అనేవాళ్ళు చదువుకుని వేరే వేరే దేశాలకు వెళ్తున్నారు వేరే వేరే దేశాలలో వెళ్ళీ వాళ్ళక్కడ చేస్తున్నారు మేము ఇక్కడ చేస్తున్నాము ఇక్కడ నుంచి వాళ్లతోటి మేము సంబంధాలు కలుపుకుంటూ వాళ్ళతోనే మేము బిజినెస్ చేయడం వల్ల మా భాష అనేది మాకు బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే వేరే కంట్రీ వాళ్ళతో చేయాలంటే ఇంగ్లీష్ కంపల్సరీగా రావాల్సి ఉంటుంది ఎందుకంటే మాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి మా ప్రజలు అక్కడ నివసించడం వల్ల మాకు తెలుగు భాష అనేది బాగా ఉపయోగపడుతుంది అదికూడా మా మాతృ భాషలో మేము వ్యాపారం వాణిజ్యం చేయడం అనేది మా ఆర్ధిక వ్యవస్థలో బాగా లాభాలు వస్తున్నాయి దీనివల్ల మేము మంచిగా హ్యాపీగా ఉంటున్నాము